మన యొక్క ప్రాంతీయ భాష తెలుగు భాష తెలుగు భాష అనేది మన దేశ భాషల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు తెలుగు భాష గురించి చాలా గొప్పగా గతంలో పొగిడిన సందర్భాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైంది శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాట ఒకటి మనకు ప్రముఖంగా చరిత్రలో రాయడం జరిగింది దాని ఆధారంగా చూసుకున్న మన దేశ భాషలలో తెలుగు అనేటటువంటిది ఒక ప్రత్యేక లక్షణం కలిగుంది మన తెలుగుకు ఉన్నటువంటి సాహిత్య సంపద అనేది చాలా ప్రత్యేక లక్షణం సాహిత్యంలో మనకున్నటువంటి అనేక గ్రంధాలు ఏ భాషలో మనకు దొరకవు